స్కూల్ విద్యార్థీలకు కళలు మరియు చేతి పనులను ఎలా నేర్పుతాయి బొమ్మలు తయారుచేయడం వర్షంలో కాగితపు పడవలను తయారు చేయడం వంటి కళలు చేతి పనులు సంబంధించిన చిన్ననాటి జ్ఞాపకాలు మీకు ఏమైనా ఉన్నాయా ఎస్ ఉన్నాయి నాకు ఎందుకంటే స్కూల్లో వెళ్ళినప్పుడు వచ్చి నన్ను చిన్నప్పుడు అందరు పిల్లలతో పాటు కా కాగితపు పడవలు చేయడం కాగితాన్ని కార్నర్ కార్నర్స్ ఒక్కరు త ఒకరి నుంచి ఇంకొకరిని షేర్ చేసుకునేటట్లు చేయాలి అని అడిగి తెలుసుకొని వాటిని కాగితపు పడవలు చేసి దానితో కత్తి పడవలను చేయడం నార్మల్ పడవలని చేయడం వాటిని వచ్చే వర్షపు కాగితంలో వర్షపు నీటిలలో కాగితాలను పడవలని వేసి